నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం నేనూ కొత్త పుస్తకాలను కొనడానికీ ఇష్టపడతాను ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి నేను పుస్తకాలు కొనడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవి ఏమిటంటే బుక్ స్టోర్లు కాకినాడలో అనేక బుక్ స్టోర్లు ఉన్నాయి అయితే ఈ బుక్ స్టోర్లలోని పుస్తకాలు చాలా ఖరీదైనవి ఆన్లైన్ బుక్ స్టోర్లు ఆన్లైన్ బుక్ స్టోర్లలో పుస్తకాలు కొనుగోలు చేయడం కొంచెం చౌకగా ఉంటుంది అయితే షిప్పింగ్ చార్జీలు కూడా జోడించాల్సి ఉంటుంది సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లు కాకినాడలో కొన్ని సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లు ఉన్నాయి ఈ బుక్ స్టోర్లలో పుస్తకాలు చాలా చౌకగా ఉంటాయి దగ్గర్లో నాకు ఒక సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్ ఉంది ఆ బుక్ స్టోర్లలో నేను చాలా పుస్తకాలను కొనుగోలు చేశాను ఈ బుక్ స్టోర్లలో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి కొత్త పుస్తకాలు మరియు పాత పుస్తకాలు రెండు నేను సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లను సిఫార్సు చేస్తున్నాను అవి పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఒక మంచి మార్గం మరియు అవి చాలా చౌకగా ఉంటాయి కొత్త పుస్తకాలను కొనడానికి కొన్ని చిట్కాలు ఏమిటంటే ప్రమోషనల్ను చూడండి అనేక బుక్ స్టోర్లు క్రమం తప్పకుండా ప్రమోషనల్లను అందిస్తాయి ఈ ప్రమోషనల్లను ఉపయోగించండి ఉపయోగించి మీరు పుస్తకాలను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు ఆన్లైన్లో కనుగొనండి ఆన్లైన్లో అనేక రకాలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మీరు చాలా చౌకగా కొన్ని పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లను సంప్రదించండి సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లలో మీరు చాలా చౌకగా అనేక పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు పుస్తకాల పరిస్థితిని తనిఖీ చెయ్యండి సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లలో కొన్ని పుస్తకాలు చాలా పాతవి మరియు పాడైపోయి పాడైపోయినవి మీరు కొనుగోలు చేయడానికి ముందు పుస్తకాల పరిస్థితిని తనిఖీ చేయండి